భారతీయ రవాణా వ్యవస్థ మా ఊరికి ఎలా ఉందంటే సౌకర్యాలు లేవు ఇక్కడ ఉండాలంటే మేము ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే బస్సుల్లో ఆటోల్లో బైకుల్లో వెళ్ళాల్సి వస్తుంది సమయానికి ఉండవు మా ఊరికి బస్సు వచ్చే సౌకార్యం లేదు రోడ్డు సరి లేదు పోతే ఫోన్ చేసి ఆటో వాళ్ళను రమ్మంటే మేము అక్కడున్నాం ఇక్కడున్నాం అంటారు ఏమో మళ్ళా బతిమిలాడుకుంటే ఎంత ఇస్తారు అంటారు అప్పుడు సరే ఎక్కువ డబ్బులు అడిగినా అట్టే రండి అంటాము వాళ్ళు వచ్చేటప్పటికి ఇక్కడ ఏమవుతుందని ఇబ్బంది పడిపోతాము ముసలి వాళ్ళు మేము అసలు నడవలేని వాళ్ళు వాళ్ళైతే ఆటో వాళ్ళు కూడా ఎక్కించుకోరు అసలు ఏమవుతుందో ఆటో వాళ్ళు అసలు ఎక్కించుకోరు ముసలి వాళ్ళని పడిపోతారేమోనని అందుకని మాకు సరైన సౌకర్యాలు చెయ్యాలని మా గ్రామానికి మా ఊరికి కోరుకుంటున్నాను రోడ్డు సరిగా వెయ్యాలని సరిగా లేని దానివల్ల ఏవీ రావటం లేదు రోడ్డు సరిగా వేసి అవన్నీ వాళ్లకు కల్పించమని వేడుకుంటున్నాను బస్ సౌకార్యం వేసి మాకు కల్పించమని వేడుకుంటున్నాం ప్రభుత్వాన్ని కోరుకుం కోరుకుంటున్నాం